నాకు క్రికెట్ అంటే బాగా ఇష్టము అండ్ ట్రెక్కింగ్ కూడా బాగా ఇష్టం అన్నమాట క్రికెట్ నేను నా చిన్నగా ఉన్నప్పుడు బాగా ఆడేదాన్ని ఎందుకంటే మా అన్నలు కానీ మా అక్కలు కానీ అందరం కలిసి ఆడుకుంటుండే అన్నమాట ఈ ఈ క్రికెట్ ఆడేటప్పుడు ఈమె అందరికంటే నేను చిన్నదాన్ని సో నాకు బ్యాటింగ్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు చిన్నదాన్ని కానీ కానీ నేను ఏడ్చి మరీ బ్యాటింగ్ తీర్చుకునే తీసుకునే దాన్ని కానీ ఎప్పుడైతే మేము పెద్దగా అయినామో ఇంకా అప్పుడే నేను క్రికెట్ ఆడటం బంద్ చేసాను బంద్ చేసాను కానీ క్రికెట్ ఆడటం నాకు చాలా అంటే ఇష్టం వేసవి సెలవులలో కానీ అందరమూ ఎవరికీ స్కూల్ లేకపోతే ఇంకా క్రికెట్టే ఆడుతుండే బాగా ట్రెకింగ్కి ఏమో మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ట్రెక్కింగ్కి బాగా వెళుతుండే అన్నమాట ఎందుకంటే పల్లెటూరు కాబట్టి మేము ఎప్పుడూ పల్లెటూరు ఎక్కువ వెళ్ళింది లేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళితే ట్రెక్కింగ్కి బాగా వెళుతుండే అన్నమాట అక్క అక్క నేను ఒక నీళ్ళ డబ్బా కొంచెం అన్నము బాక్స్లో అట్లా పెట్టుకొని ఎన్నో కిలోమీటర్లు నడుస్తుండే నడిచి మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటుండే మాకు తెలిసిన ట్రెక్కింగ్ వరకు అదే అన్నమాట ఇంకా కొంతమంది వేరే వేరే ప్రదేశాలకు వెళతారు ట్రెక్కింగ్ అని కానీ మేము ఇద్దరమే చిన్నపిల్లలము అయ్యేసరికి మమ్మల్ని అంత దూరం ఎప్పుడూ అమ్మవాళ్ళు అమ్మానాన్న వెళ్ళడానికి ఒప్పుకోలేదు ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ అంటే ఇప్పటికీ ఇష్టముంది కానీ ఇప్పుడు అలా కుదరదు కదా వెళ్ళడం అందుకు అని వెళ్ళలేదు కానీ నాకు ఇప్పటికైనా వీలైతే క్రికెట్ ఆడడం కానీ ట్రెక్కింగ్ అనడం కానీ విన్నాను మరియు ఈత కొట్టడం అన్నా కూడా నాకు బాగా ఇష్టం కానీ నాకు నీళ్ళు అంటే భయం ఇక్కడ ఎక్కడ నేను మునిగిపోతానో అని ఇప్పటి వరకు నాకు ఈతనే రాదు ఈత కూడా నేర్చుకోలేదు నేను అది నేర్చుకోవాలని ఉంటుంది కానీ నాకు చాలా అంటే చాలా భయం కానీ వీలు అయినంతవరకు క్రికెట్ ఆడటానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను ట్రెక్కింగ్కి మాత్రం పక్కా అంటే పక్కా వెళతాను అది ఒక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది ట్రెక్కింగ్కి వెళితే